దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ నాకు దసరాకి దేవుని డెకరేషన్స్కి ఫ్లవర్స్ కావాలి మ్యామ్ మీ దగ్గర టైప్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్ పూలు ఏమిటి ఫస్ట్ త్రీ లాస్ట్ త్రీ ఆర్డర్ చేయండి మ్యామ్ ఈచ్ వన్ ఫైవ్ కే జీస్ కావాలి మ్యామ్ అలా అవి డే వన్ నుంచి డే నైన్ వరకు కావాలి మ్యామ్ వీటి ప్రైజ్ మనీ ఎంత ఉంటుందో చెప్పగలరా ఒక్కో దానికి ఓకే మ్యామ్ అంటే నైన్ డేస్కి కావాలి డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా అంటే మాకు లాస్ట్ డేకి కావాల్సిన కంప్లీట్ డెకరేషన్స్కి కావాలి మ్యామ్ అలానే బ్యాక్గ్రౌండ్ అంటే అలానే మాకు బ్యాక్గ్రౌండ్లో సన్ఫ్లవర్స్ కావాలి మ్యామ్ డెకరేషన్స్కి అవి రోజ్ కలర్ ఫ్లవర్స్ కావాలి మ్యామ్ మీ దగ్గర డిజైనర్స్ ఉన్నారా మ్యామ్ డిజైనర్స్ ఉన్నారా మ్యామ్ మీ దగ్గర ఏమైనా వాళ్ళకి సెపరేట్ కాస్టా సపరేట్గా అంటే అంత సింపుల్గా వద్దు అంత హెవీగా వద్దు మీడియంగా కావాలి మ్యామ్ టోటల్ నైన్ డేస్కి కలిపి డేకి అంటే డేకి డెయిలీ ఇలా రావాలి మ్యామ్ మాకు డిస్కౌంట్ కూడా కావాలి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఆర్డర్ ఫిక్స్ చేయండి మ్యామ్ మాకు కావాలి అందుకు ఓకే మ్యామ్